నమస్తే అండీ ఇది దక్షిణ హవేలీ హోటల్ మేనేజర్ ఏనా అండి నేను మీ ఫుడ్ ఆర్డర్ చేస్కోవడం అనేది జరిగింది నేను ఫుడ్ ఆర్డర్ చేసుకున్న తర్వాత నాకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరిగింది సో దీని తర్వాత ఆర్డర్ చేసుకున్న తర్వాత అంటే కాష్ బ్యాక్ వచ్చిన తర్వాతే ఏమన్న బెనిఫిట్స్ ఉంటాయా ఉండవా అని చెప్పేసి అని అడగడానికి చేశాను అంటే ఉప్పుడు ఈ వచ్చిన క్యాష్ బ్యాక్ అనేది నేన్ నెక్స్ట్ ఆర్డర్ కి యూస్ చేస్కోవచ్చా యూస్ చేస్కోకూడదా మీరు నాకు చెప్పాలని నేననుకుంటున్నాను ఇంకా ఇంకా ఏమన్నా అంటే లేదు ఉప్పుడు ఉప్పుడు వాడుకుంటేనే బెన్ఫిట్ ఉంటుంది అనంటే నేను ఉప్పుడే వాడ్డం అనేది జరుగుద్ది లేదు మ్యాడం మీరు తర్వాత వాడుకోవచ్చు అనంటే ఆ తర్వాత బెన్ఫిట్ ఉంటుంది అనంటే అప్పుడే వాడుకోవచ్చండి మీరే ఏమి మీరు చెప్పిన్ దాన్ని బట్టి నేను ప్రొసీడ్ అవ్వడం అనేది జరుగుద్ది ఇంకా ఏమన్నా బెన్ఫిట్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయి అనంటే మీరు నాకు చెప్పాలని నేననుకుంటున్నాను అమౌంట్ అనేది నేను వచ్చిన అమౌంట్ అనేది నేను నెక్స్ట్ ఆర్డర్ కి యూస్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా ఆధర్ ఇంకే ఇంకేమన్నా బెనిఫిట్స్ ఉంటే నాకు చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను